మా ప్రాంతంలో రాష్ట్రంలో రైతులు స్థితిగతులను చర్చించడంలో మీడియా ఎంతవరకు నిజాయితీగా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ తెలుసుకునే సమయంలో నేను మా మీడియా ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయా అని చూసేదాన్ని అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మీడియా వాళ్ళు కూడా అదే రాసుకునేవారు కానీ కొన్ని కొన్ని విషయాలలో కొన్ని అనుమాన విషయాలలోను ఇంకా పెద్ద పెద్ద ఘటనలలోను ఇంకా స్థలాలు ఆక్రమించే విషయంలోను అవి బయటకు వచ్చేవి కాదు అయితే అవి బయటికి రాకుండా ఆపినందుకు మేము ఎంతో బాధ పడుతున్నాము ఇంకా వాళ్ళు తీసుకునే చర్యలలో రైతులకు మంచి పోషక ఎరువు ఇవ్వడం ఇంకా వారికి సహాయం చేయడంలో అయితే మీడియా ఎంతో మంచిగా ముందుకొస్తుంది అవి సహాయం చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు తీసుకుని మీడియాలో వేయడం వలన ఈ ప్రదేశంలో వీరికి ఇస్తున్నారు కదా మేము కూడా ఇద్దామని రకరకాల ప్రాంతాలలో రాష్ట్రాలలో కూడా మీడియాలు చేస్తున్న పని వల్ల రైతులు స్థితిగతులు కూడా ఎంతో చక్కగా సాగుతున్నాయి వారు నిజాయితీగా ఉండడం వలన మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను